అభివృద్ధి చెందుతున్న దేశాలలో మిలియన్ల మంది మహిళలు గర్భం లేదా ప్రసవానికి సంబంధించిన ప్రాణాంతక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అనేక విధానాలు మరియు ప్రోగ్రాంలు ప్రసూతి ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాప్యత లభ్యత మరియు స్తోమత కోసం అందించినప్పటికీ మాతృ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు సవాలుగా మిగిలిపోయింది ఈ అభ్య అభ్యయనం జియో స్పేషియల్ టెక్నికల్ సహాయంతో మాతృ ఆరోగ్య సంరక్షణ వినియోగాన్ని కొలిచే ప్రయత్నం ఫలితం వేరియబుల్స్ తో పూర్తి యాంటినేటల్ కేర్ మరియు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఉన్నాయి ఎక్స్పోజర్ వేరియబుల్స్ లో ఆసుపత్రుల సంఖ్య ఆసుపత్రులలో పడకల సంఖ్య వైద్యుల సంఖ్య మెడికల్ షాపుల సంఖ్య సగటు సమీప ఆస్పత్రి సౌకర్యం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగులు మరియు స్త్రీ అక్షరాస్యత ఉన్నాయి రెండు రీగ్రేషన్ మోడళ్లు అవి సాధారణ తక్కువ చదువు మరియు స్పేషియల్ ఎర్రర్ మోడల్ ఉపయోగించబడ్డాయి మల్టీ వియారిటీ స్పెషల్ మరియు స్పేషియల్ ఎర్రర్ మోడల్స్ ని వర్తింప చేయడానికి ముందు హెల్త్ వేరియబుల్ మరియు ప్రెడిక్ట్ ప్రెడిక్టకరల్ మధ్య అనుబంధాన్ని అంచనా వేయడానికి సహసంబంధ మాతృక గణించబడింది మోడల్ లో పూర్తి స్త్రీ అక్షరాస్యత సానుకూలంగా ముఖ్యమైందని ఫలితం గుర్తించింది మోడల్ లో సంస్థాగత డెలివరీ లతో సగటు ఆసుపత్రి దూరం సానుకూలపంగా ముఖ్యమైనది